మా వంటింట్లో కరెంటు సామాను వస్తువులు ఏమనగా మిక్సీ గ్రైండర్ ఓవెన్ మరియు వాటర్ హీటర్ థర్మాస్ ఇంకా అలా చాలా ఎలక్ట్రిక్ వస్తువులు ఉన్నాయి కానీ ఇవన్నీ కన్నా మేము చిన్నప్పుడు చాలా ఎలక్ట్రిక్ వస్తువులు యూస్ చేయకపోవును ఎందుకు అనగా అప్పుడు ఎలక్ట్రిక్ వస్తువులు మార్కెట్లోకి రాలేవు అండ్ ఎలక్ట్రిక్ వస్తువులు యూస్ చేయడం వలన చాలా టైం సేవ్ అవుతుంది ఇప్పుడు ప్రజెంట్ ఎలక్ట్రిక్ వస్తువుల ద్వారా చాలా టైం సేవ్ చేయొచ్చు ఎలా అంటే పుట్నాలు పల్లీలు ఇంకా కొబ్బరి బెల్లం అవన్నీ చాలా ఫాస్ట్గా గ్రైండ్ చేయవచ్చు అండ్ మేము ఓవెన్ ఎందుకు యూస్ చేస్తామంటే కేక్ మరియు ఇతర ఏవైనా వేడి చేయడం కోసం ఓవెన్ ఇంకా అలా చాలా ఎలక్ట్రిక్ వస్తువులు యూస్ చేస్తాము మేము చిన్నప్పుడు ఎలక్ట్రిక్ వస్తువులు రాకముందు రుబ్బురాయి రోకలి అల వాడే వాళ్ళం రుబ్బురాయి ఎందుకు వాడతామంటే పల్లీలు పుట్నాలు దంచడానికి వాడతాము రోకలి ఎందుకు వాడతామంటే రోకలి ఎందుకు వాడతామంటే పల్లీలు పుట్నాలు మరియు ఇతరవి సగం మాత్రమే దంచడానికి రూకలు పడతాము రోకలికి మీద ఒక హోల్ ఉంటుంద ఆ హోలులో పల్లీలు పుట్నాలు వేసి మెల్లగా రౌండుగా గుండురంగా తిప్పాలి అలా తిప్పితే ఆ హౌల్ ద్వారా ఆ పల్లీలు పుట్నాలు కిందికి వెళ్తాయి వెళ్ళినవి వెళ్ళినట్టు ఆఫ్ ఆఫ్ విరిగి కొంచెం కొంచెం చిన్న చిన్న విత్తులలాగా బయటికి వస్తాయి అవి తీసుకొని మనకు కావాల్సిన ఫుడ్ తయారు చేసుకోగలను వచ్చు రోకలి ద్వారా మనము ఎలా యూజ్ వస్తుంది అంటే రూకల్లో ఏవైనా తిని బండారాలు అంటే పల్లీలు అలాంటినాలు వేసుకోవచ్చు ఒక రాయితో దంచాలి ఇది చాలా ప్రాసెస్ హార్డ్ ఉంటుంది చాలా కష్టంతో కూడుకున్న పని ఇంకా టైం కూడా చాలా తీసుకుంటుంది మన పేషన్స్ ఉండాలి దీంట్లో చేయాలంటే కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మన వేళ్ళు కూడా అప్పుడప్పుడు విరిగిపోయే ఛాన్సెస్ ఉన్నాయి సో మేము చిన్నప్పుడే ఇవి యూస్ చేస్తూ ఉండే వాళ్ళం మా నానమ్మ గారు ఎక్కువగా యూజ్ చేస్తూ ఉండే మా అమ్మగారు కూడా అయితే దీని ద్వారా మా రిలేషన్స్ కూడా పెరుగుతాయి ఎలా అంటే ఇప్పుడు మా రుబ్రాయి లేకపోవు మా దగ్గర లేకపోవు మేము పక్కింటి వాళ్ళ దగ్గర రుబ్బు రాయి తెచ్చుకునే వాళ్ళం అప్పుడు అలా తెచ్చుకుంటే మా రిలేషన్స్ పెరుగుతుండే ఎలా అంటే మా తాతమ్మ ఇంకా మా పక్కింటి వారి తాతమ్మ ఇద్దరు మాట్లాడుకొని పక్క పక్కన కూర్చుని నేను సామాను తెచ్చిస్తుండే వాళ్ళు ఆ రుబ్బురాయిలో వేసి పల్లీలు పుట్నాలు అన్ని దంచుతుండే ఇంకా నే అ దంచినవి నేను తీసుకొని వెళ్ళి మా అమ్మ గారి దగ్గరికి అందచేస్తుండే దాంతో మేము పల్లి పూలేలు ఇంకా అలా స్వీట్స్ ఏమైనా తినే సామాన్లు చేసుకునే వాళ్ళం చేసుకునే వాళ్ళము ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ సామాను వచ్చిన తర్వాత మాకు చాలా యూజ్ యూస్ఫుల్ ఏంటంటే టైం సేవ్ అవుతుంది చాలావరకు ఫుల్ ఆ టైం సేవ్ అంటే ఈ ఎలక్ట్రిక్ వస్తువులే కానీ అప్పట్లో ఆ ఎలక్ట్రిక్ వస్తువులు కాకుండా అవి చాలా హెల్ప్ఫుల్ ఇంకా న్యాచురల్ ప్రాసెస్ అవి ఆ రోకలి ఇంకా అవి రోకలి ఎలా అంటే మిక్సీ గ్రైండర్ లాగానే కాకపోతే టైం ఎక్కువ తీసుకుంటుంది